నా యొక్క చదువు గురించి వస్తే నేను బీటెక్కు సివిల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నాను ఈ సివిల్ ఇంజనీరింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి హార్డ్వేర్ పరంగా సాఫ్ట్వేర్ పరంగా జాబులు ఉంటాయి హార్డ్వేర్ పరంగా అయితే మనం ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు అక్కడ జరిగే ప్ర ప్రక్రియని మనం చూస్తూ ఉండాలి స సివిల్ ఇంజనీరింగు సర్వేయరు ఇలాగా చాలానే ఉంటారు వాళ్ళు బిల్డింగ్ ఎలా కడుతున్నారు ఎలా ఎస్టిమేషన్ చేస్తున్నారు ఇలాగ ప్రతిదీ మనము దగ్గర ఉండి చూసుకోవాలి సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనం చాలా రకాలుగా చెప్పచ్చు కా క్యాడు మరియు స్టాడ్ ప్రో ఇలా చాలా ఉంటాయి వీటివల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే ఒక బిల్డింగు డిజైను మరియు అక్కడ జరిగే ప్రతికూల అంశాలని మనం కంప్యూటర్లో చూపిస్తూ ఎలాగ డిజైన్ చేస్తామో ఎలాగ మనం దాన్ని వె వేరే వాళ్ళకి చూపిస్తాము వేరే వాళ్ళకి ఎగ్జిగ్యూట్ చేస్తాము బిల్డింగ్ కట్టిన తర్వాత ఇలా ఉంటుంది అని మనం ముందుగా ప్లాన్ చేసి కంప్యూటర్లో చూపిస్తాము దీన్నే సాఫ్ట్వేరు అని అంటారు సివిల్ ఇంజనీరింగులో